సలహా ఇచ్చాను కానీ అందులో ముఖ్యంగా అమెజాన్ షాపింగ్ మాల్కు సలహా చేసాను అందులో అమెజాన్ అందులో బట్టలు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి అందుబాటులో కూడా ఉంటాయి దానితో పాటు చాలా క్వాలిటీగా ఉంటాయి అందులో లేటెస్ట్ మోడల్ చీరలు నేను ఎక్కువగా చూస్తాను తీసుకుంటాను ఇంకా ఎక్కువగా చిన్నపిల్లల దుస్తులు చూస్తాను అవి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటాయి ఉచిత డెలివరీతో ఆర్డర్ చేసిన తక్కువ రోజుల్లోని అవి మనకు చేరుతాయని నేను నా స్నేహితురాలకి సలహా ఇస్తాను అమెజాన్ను ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాను ఎక్కువగా చిన్నపిల్లల దుస్తులకు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది కానీ అమెజాన్లో తక్కువ దరకు అందరికీ అందుబాటులో ఉంటాయి నిత్యవసర వస్తువులు కూడా అందులో ఉంటాయి నేను అమెజాన్కు ఎనభై శాతం రేటింగ్ ఇస్తాను